హలో చెప్పండి ఉన్నయి సార్ మీకు ఏ రకం కావాలి ఐస్క్రీమ్లలో కుల్ఫీలు కూడా ఉన్నయి సార్ కుల్ఫీ ఒకటి ఫార్టీ రుపీస్ పడుతుంది సార్

ఇంకేమైనా కావాల్లా కోన్ ఐస్క్రీమ్ ఒకటి ట్వంటీ రుపీస్

ఓకే సార్ కుల్ఫీలు రెండు ఫార్టీ ఫార్టీ ఎయిటీ రుపీసు ఫైవ్ ఐదు కోన్ ఐస్క్రీమ్లా హండ్రెడు ఇవి ఫార్టీ వన్ ఫార్టీ అవుతుంది సార్ మీ అమౌంటు మొత్తం రెండు కుల్ఫీలు ఫార్టీ ఎయిటీ ఎయిటీ ఇవి ఈచ్ వన్ ట్వంటీ కుల్ఫీ ఈ కోన్ ఐస్క్రీమ్ వచ్చేసి ట్వంటీ ట్వంటీయే సార్ ఇవి ఫార్టీ అవీ హండ్రెడ్ వన్ ఫార్టీ అవుతుంది మొత్తం అమౌంటు ఓకే సార్ థ్యాంక్ యూ